నాకు మొదటిగా నచ్చిన ప్రశ్న నిరంతరంగా నేర్చుకోవడం ఎంత ముఖ్యమైనది ఇది నాకు చాలా ముఖ్యమైన ప్రశ్నగా అనిపించింది ఎందుకంటే మన జీవితంలో విజయం సాధించడానికి నిరంతరంగా కొత్త విషయాలను నేర్చుకోవడం అభివృద్ధి చెందడం అవసరం ఈ ప్రశ్నలు నేను చదివినప్పుడు నేను నా అనుభవాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రేరణ పొందాను ఇది నాకు జీవితంలో ఎదురుగా అభి ఎదుగు తల అభివృద్ధి అని అంశాలపై మరింత అవగాహన తీసుకు వచ్చింది ఈ ప్రశ్నను ఆలోచిస్తు నేను గతంలో చేసిన కొన్ని పొరపాట్లను గురించి చే గుర్తు చేసుకున్నాను నేను నూతన ప్రశ్నలను నేర్చుకోవడం నేర్చుకునేటప్పుడు కొన్ని సందేహాలను వెనుకబడ్డాను కానీ ఈ ప్రశ్న ద్వారా నేను స స్ఫూర్తి పొందాను ఇప్పుడు నేర్చుకోవడంలో నాతో సహాయాన్ని చేస్తున్నాను ఇది నాకు ఎంతో ప్రేరణ ఇచ్చిన ప్రశ్న